ఇక్కడ కొన్ని సాధారణ పశువుల వ్యాధులు మరియు వాటిని ఎలా నివారించవచ్చు పక్షుల ఇన్ఫ్లుఎంజా ఇది అత్యంత అంటువ్యాధి వైరల్ వ్యాధి ఇది శ్వాసకోశ అనారోగ్య గుడ్డు ఉత్పత్తి తగ్గడం మరియు పౌల్ట్రీలో మరణానికి కూడా కారణమవుతుంది వ్యాధి సోకిన పక్షులు వాటి రెట్టలు లేదా కలుషితమైన ఉపరితల ద్వారా ఇది వ్యాపిస్తుంది కాళ్ళవ్యాధి ఇది జీవక్రియ రుగ్మత ఇది పశువులను ప్రభావితం చేస్తుంది కీళ్ళలో మంట మరియు నొప్పిని కలిగిస్తుంది పశువుల వ్యాధులను నివారించడానికి ఇక్కడ కొన్ని అదనపు చిట్కాలు ఉన్నాయి మీ జంతువులకు శుభ్రమైన పొడి మరియు సౌకర్యమైన వాతావరణాన్ని అందించండి మీ జంతువులకు వాటి జతలకు తగిన సమతుల్య ఆహారం ఇవ్వండి అనారోగ్య సంకేతాల కోసం మీ జంతువులను పర్యావేక్షించండి మరియు అవి జబ్బు పడినట్లు అయితే వెంటనే పశువైద్య సంరక్షణ కోరండి మీ జంతువులకు సాధారణ వ్యాధుల నుండి టీకాలు వేయండి